నేను ఎక్కువ నా జీవితాన్ని ఎక్కువ సామాజిక మాధ్యమంలో గడుపుతాను నేను నా నిన్ నా రోజు మొత్తం ఎక్కువగా సెల్ పట్టుకుని ఉంటాను సెల్తో పాటు టీవీ చూస్తు ఉంటాను ఎక్కువగా సెల్లో యూట్యూబ్ ఛానెల్స్ ఎక్కువ చూస్తాను యూట్యూబ్ ఛానల్సే గాక ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇవన్నీ ఎక్కువగా సామాజిక మాధ్యమంలో గడుపుతున్నాను యూట్యూబ్లో వచ్చి చాలా రకాల ఛానల్స్ ఫాలో అవుతాను అంతే అంతేకాకుండా అందులో ఉన్న ఫోటోగ్రాఫర్లని ఎక్కువగా ఫాలో అవుతున్నా ఫోటోషూట్స్ చూస్తు ఉంటాను వాళ్ళు తీసిన ఫోటోలను ఎక్కువ చూస్తాను ఆ రంజిత్ అనే ఫోటోగ్రాఫర్ని ఎక్కువగా ఫాలో అవుతాను ఎందుకంటే ఆయన క్రియేటివిటీగా తీస్తారు ఆయనే ఓన్లీ నార్మల్ పీపుల్ ఫోటోగ్రాఫర్లే కాకుండా సెలబ్రెటీల ఫోటో ఫోటోస్ కూడా తీస్తూ ఉంటారు ఫొటోషూట్ కూడా తీస్తూ ఉంటారు చాల మంది సెలబ్రిటీల ఫోటోషూట్ని తీసాడు వాళ్ళవి మళ్ళీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తు ఉంటాను నేను వాటిని చూసి చాలా సంతోషపడుతు ఉంటాను మళ్ళీ వాటిలాగా నేను కూడా తీయాలని చాలా ఆతృతగా ఎక్సయిట్మెంట్గా ఫీల్ అయ్యి కెమెరా పట్టుకుని నేను కూడా తీయడానికి ప్రయత్నిస్తు ఉంటాను ఫోటోగ్రాఫర్ అనేది కూర్చొని తీస్తాడు నిలబడి తీస్తాడు వంగి తీస్తాడు అనేక రకాలుగా చాలా కష్టపడి తీసి ఒక ఫోటోను అయితే మంచి బ్యూటిఫుల్ ఫోటోని తీసుకువస్తాడు వాళ్ళు ఎంత అగ్లీగా ఉన్నా కర్రిగా ఉన్నాకానీ వాళ్ళని తెల్లగా మార్చి అందంగా మార్చి ఒక మంచి ఫోటోగ్రాఫీని మాత్రం తీయడంలో ఒక ఫోటోగ్రాఫర్ అనేది ఎల్లప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు సామాజిక మాధ్యమంలో అందరు ఫోటోలు పోస్ట్ చేస్తు ఉంటారు వాళ్ళు అసలు చూడడానికి బాగాలేకపోయిన ఫోటోగ్రాఫర్ల పుణ్యమా అని వాళ్ళు అందంగా కనిపిస్తు ఉంటారు